నేను ఒకప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు టెక్నాలజీ అనేది ఏమీ లేదు అప్పుడు ఎద్దుల మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం ఇప్పుడు అన్నీ యంత్రాలు వచ్చిన తర్వాత ఎడ్లతోని పనిలేకుండా పోయింది ఇప్పుడు అన్నీ యంత్రాలతోని చేస్తున్నాము మొత్తం ఏ పనైనా ఒకప్పటికీ ఇప్పటికిీ చాలా మారిపోయింది వ్యవసాయం మీద ఒకప్పుడు ఏమిటి అంటే ఓన్లీ ఎడ్లు తప్ప ఏమీ ఉండేది కాదు ఎడ్లు అనేది కాదు మెయిన్గా వాటర్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు అన్ని యంత్రాలతోనే పని అవుతుంది అలాగే పాలు పిండాలన్నా కానీ ఇప్పుడు పాలకు కూడా మిషన్ వచ్చేశాయి యంత్రాలు వచ్చేశాయి ఒకప్పుడు అన్నీ ఓన్గా చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏం పని చేయాలన్నా అన్నియంత్రాలతోనే చేయాల్సి వస్తుంది జస్ట్ బయట దిగి బయటకి వెళ్దామన్నా అన్ని కూడా యంత్రలతోనే చేయాల్సి వస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయి ఇప్పుడు ఏ పని చేయాలన్నా యంత్రం లేకుండా ఏం పని చేయలేకపోతున్నాము మనం బయటికి వెళ్దాము అన్నా కూడా వాటికి కూడా యంత్రాలు కావాల్సి వస్తున్నాయి నడుచుకుంటూ ఏం చేయలేకపోతున్నాము